తెలంగాణ సాంప్రదాయం అంటే చీర చీర కట్టుకోవడం సాంప్రదాయం ఉండడం బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం తెలంగాణ సాంప్రదాయం పద్ధతిలో పెళ్ళిళ్ళు జరగడం కూడా సాంప్రదాయము తెలంగాణాలో వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం పెండలతో కల్లాపి చల్లడము తెలంగాణ యొక్క సాంప్రదాయం ముగ్గులు వెయ్యడం ఇలాంటివి తెలంగాణలో జరుగుతాయి